పన్నెండు పదకొండో నెల రెండు వేల మూడు ఇరవై ఆరు సున్నా ఐదు ఐదవ నెల రెండు వేల నాల్గు ముఫై పదో నెల రెండు వేల ఐదు ఇరవై ఎనిమిది పన్నెండో నెల రెండు వేల రెండు ఇరవై తొమ్మిదో నెల రెండు వేల ఒకటి